అన అనకాపల్లి నుంచి కొండకూరలో రావాలనుకుంటున్నాము అక్కడి నుంచి వెహికల్ సర్వీస్ ఏమన్నా ఉంటుందా ఎలా రావాలి అ కొను తెలుసుకుందామని చెప్పి కాల్ చేశాను అనకాపల్లి నుంచి స్టార్ట్ అవుతాం అక్కడ రూమ్ సర్వీసు తర్వాత మనకి ఫుడ్డు లిక్కర్ అలాంటివి ఏవన్నా అక్కడ అవైలబుల్గా ఉంటాయా

మొత్తం ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ వరకు ఉంటామండి మనకి రూమ్ కాస్ట్ ఎలా పడుతుందండి ఫుడ్తో కలిపి అంత కంబినేషన్ అంతా కలిపి

అంటే మీరు రూములు దాకా తీసుకెళ్తారు అక్కడి మేము మాట్లాడుకోవాల అంట అంటే మినిమమ్ ఎంత అమౌంట్ అవ్వచ్చు అంటే డిస్కౌంట్లో ఏమాన్నా ఉంటాయండి ఓకే ఓకే అయితే మేము అనకాపల్లి నుంచి ఎప్పు ఎప్పుడు అది సర్వీస్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అవైలబుల్గా ఉంటుందని ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా అంటే కొంచెం కొండ ఏరియా అలా ఉంటుందేమో

అంటే మేము చెప్పండి అంటే మేము అనకాపల్లో ఎప్పుడు స్టార్ట్ అవుతే మేము అక్కడికి రీచ్ అవుద్దామనుకో ఎక్క అప్పుడు దాకా రీచ్ అవ్వాలని ఏ టైంకి రీచ్ అవుతామండి అంటే

ఓకేనండి అయితే ఓకే అండి అయితే అదే వస్తామండి నేను